నేను తీసిన ఫోటోను ఫోటోలు నా అనుభవాలు ప్రతిబింబిస్తాయి సాధారణంగా ప్రకృతి దృశ్యాలు ప్రదేశాలు అందాలు మరియు శిక్షిక భావోద్వేగాలను పెట్టుకోవడానికి ఇష్టపడతాను ప్రయాణించినప్పుడు ఈ ప్రాంతంలోని ప్రత్యేకమైన నిర్మాణాలు సంస్కృతిక వైభవం మరియు అందమైన సహజ వాతావరణాన్ని ఫోటోల్లో బంధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను భారతదేశంలో హిమాలయాలు అందాలు రాజస్థాన్లోని అద్భుతమైన భవన నిర్మాణం కేరళ బ్యాంక్ క్వార్టర్స్ మరియు వారం తీర హారుత ప్రాంతాలను ఫోటోగ్రఫీ కోసం అన్వేషించాలనుకుంటాను వివాహాలు పండుగలు మరియు ప్రత్యేకమైన కార్యక్రమాలలో కూడా భావోద్వేగాలను బంధించే విధంగా ఫోటోలు తీసేందుకు ఆసక్తి ఉంటుంది